సార్ రమ్మన్నారంట సార్ ఓకే సార్ చెప్పండి సార్ ఎస్ సార్ ఎస్ సార్

ప్రాబ్లెమ్ లేదు సార్ నేను మ్యా ఎగ్జామ్ మరి మ్యాగ్జిమం నేను బాగానే రాసాను సార్ అండ్ నేను క్లాసులో నేనొక్కడినే అలా లేను సార్ ఇంకా అసలు యాక్చువల్లీ అల్లరి చేసే వాళ్ళు ఇలా అందరూ ఉండేది ఎదర సార్ కానీ మమ్మల్ని మా బ్యాక్ బెంచ్ వాళ్ళనే అంటున్నారు సార్ యాక్చువల్లీ మేమైతే అసలు మేమైతే మామూలు ఉన్న టైమ్లో ఖాళీ అవర్స్లో పిరియడ్లో అల్లరి చేస్తున్నామేమో కానీ మామూలుగా అయితే మేము బాగానే ఉంటున్నాము సార్ కాకపోతే మా ఎదురుగుండా వాళ్ళు చేయడం వల్ల మమ్మల్ని అంటున్నారు సార్ లేదు సార్ అంటే ఎగ్జామ్ ముందురోజున నేను కొంచెం బిజీ వేరే ఊరు వెళ్ళి రావడం వల్ల అది అలా అయ్యింది సార్

ఓకే సార్

సరే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మళ్ళీ నేను ఇంప్రూవ్ చేసుకుంటాను సరే సార్